మేడం చెప్పండి మేడం నేను రాకేష్ వాళ్ళ మథర్ని మేడం మేడం మేము కొద్దిగా వెకేషనల్ టూర్ వేసాము మేడం ఇలాగా అంటే మాకు కొద్దిగా మొక్కు ఉంది మా బాబుని నేను టెన్ డేస్ లీవ్ అడిగి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను మేడం మేడం అవునులేండి కాకపోతే ఇది మేము మొక్కు కదా మేడం ఆల్రెడీ మేము టికెట్స్ బుక్ చేసి రిసర్వేషన్ చేసేసాం మేడం ఇప్పుడు కాన్సలేషన్ చేయడానికి కూడా అవ్వదు అవునులేండి మేము అది పాస్ అవుతానంటేనే తీసుకెళ్తానని మొక్కుకున్నాను మేడం దయచేసి కొద్దిగా చొరవ తీసుకుంటే కొద్దిగా ఎక్జామ్ ముందుగా పెట్టడమో లేకపోతే ఆఫ్టర్గా పెట్టడమో కొద్దిగా మీరు అలోచించి చెప్తే అది బాగుంటుంది మేడం ఎందుకంటే ఇప్పుడు రిసర్వేషన్ చేయించాం కదా మేడం అది క్యాన్సల్ అయితే పూర్తిగా అమౌంట్ క్యాన్సల్ అవుతుంది అదేంటంటే గ్రూప్ బట్టి చాలామంది అంటే మా అమ్మగారు వాళ్ళు అందరూ ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం ఒక గ్రూప్లోని తీసేయాలంటే మరి టికెట్స్ అన్ని క్యాన్సల్ అయిపోవాలి మరి ఆ టికెట్స్ క్యాన్సల్ అయితే మనీ కొద్దిగా ప్రాబ్లెమ్ అయిపోద్ది అంటే మొత్తం పోద్ది అనమాట అలాగే మేడం మేము ట్రై చేస్తాం మేడం బుక్స్ అయ్యి పట్టుకుంటాము చదివిస్తాము మేడం కొద్దిగా ట్రైన్లో అలా కొద్దిగా బుక్స్ పెట్టి చదివించి కొద్దిగా గైడ్ చేస్తాం మేడం ప్లీస్ మేడం అలాగే మేడం టెన్ డేస్ మేడం వెంటనే మేడం వెంటనే రావడం రావడం స్కూల్కి పంపించేస్తాం మేడం మళ్ళి లీవ్ పెట్టలేము ఇప్పటికే టెన్ డేస్ లీవ్ పెడుతున్నాం మళ్ళీ లీవ్ పెడితే మరి ఇంకా స్టడీస్లో వెనక పడిపోతాడు కదా మేడం ఇప్పుడే వీక్గా ఉందన్నారు మీరు అలాగే మేడం యాక్సప్ట్ చేయండి మేడం సరే మేడం థ్యాంక్ యు మేడం